చిన్నప్పుడు అంటే మామూలుగా చిన్న వయసులోకి వెళ్లి ఇప్పటివరకు కూడా మేము వెళ్ళేది కురుమూర్తి జాతర సో ప్రతిసారి నవంబర్లో జరుగుతుంది అలా అక్కడ జాతరలో వెళ్ళినప్పుడు ఎలా ఉండేది అంటే మామూలుగా ఫస్ట్ థింగ్ ఎక్సైట్మెంట్ ఏమి ఎక్సైట్మెంట్ అంటే వెళ్లాలి పేరెంట్స్ వెంబడి వెళ్ళడం మామూలుగా మనం ఫ్రెండ్స్ వెంబడి వెళ్ళడం ఒక లెక్క ఉంటుంది ఇంక పేరెంట్స్ వెంబడి వెళ్ళడం ఒక లెక్క ఉంటుంది వైఫ్ వెంబడి వెళ్ళడం ఒక లెక్క ఉంటుంది పేరెంట్స్ వెంబడి వెళ్దాం అంటే కొంచెం ఏదో ఇప్పిస్తారని ఆశ ఏదో ఇప్పిస్తారని ఒక ఆశ ఇంకోటి ఏదైనా కొంచెం ఫ్రీడమ్గా ఉండడం అనే ఆశ

దర్శనం చేసుకుంటాం దర్శనం చేసుకున్నాక మనకి దేవుడు పైన అనేటి ఇష్టం ఉంటుంది ఇష్టం అనేటిది చాలా మట్టుకి దేవుడు అంటే చాలా మందికి ఇష్టమే దేవుడిని దర్శనం చేసుకున్న తర్వాత కిందకు వస్తాం కిందికి వచ్చినాక బనువూలు ఇంకా మామూలుగా కొన్ని ఐటమ్స్ ఉంటాయి బొట్టు ఇంకా ఏమంటారు కొన్ని కొన్ని గుడి గుడు ఇంకా కొన్ని టెంపుల్స్ ఉంటాయి దగ్గర దగ్గరలో అలాంటి టెంపుల్స్ని మనం చూడడం చూడడం వల్ల మనకి ఆనందంగా ఉంటాము ప్లస్ పైకి వెళ్లి మోటివేట్ అవుతాము ఇంకా ఆడుకునే సామాన్లు దొరుకుతాయి ఫర్ ఎగ్జాంపుల్ టాయ్స్ కానీ ఇంకా బొమ్మలు ఇంకా ఇంకా ఆడపిల్లలకి గాజులు అలా చిన్నపిల్లలు అలాంటివి చూసి చాలా మట్టుకి సంతోషపడుతారు ఇంకొకటి మనం ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్ వెంబడి కూడా టూర్కి వెళ్ళాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వేసుకున్నప్పుడు టూర్కి వెళ్ళినప్పుడు ఈ ప్లేసెస్లో ఇది ఉంది ఇప్పుడు రామప్ప టెంపుల్లో శివుడు ఉంటాడు ఎలా పిల్లర్స్ మధ్యలో అందులో పిల్లర్స్ ఉంటాయి ఇప్పుడు రామప్ప టెంపుల్ ఉంది రామప్ప టెంపుల్లో ఆ గుడి రామప్ప కట్టిండు అలాంటివి మనం తెలుసుకోవచ్చు పురాతనమైన కథలు తెలుసుకోవచ్చు యాదగిరిగుట్ట ఉంది ఇప్పుడు చిన్నప్పుడు మనం యాదగిరిగుట్ట వెళ్ళాము అనుకోండి ఇంట్లో అడగాలి అనమాట పేరెంట్స్కి పిల్లలు అడిగారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఈ ఆ గుడి కట్టడానికి కారణం ఏంటి ఎట్లా కట్టిర్రు పాత నరసింహ ఉంది పాత నరసింహ కెల్లి కొత్త నరసింహకి ఎలా వెళ్ళిండు దేవుడు పాత నరసింహ కాడ చికెన్ ఎందుకు తింటారు కొత్త నరసింహ కాడ ఎందుకు తినరు యాదగిరి గుట్టని యాదాద్రిగా ఎందుకు మార్చుర్రు అలాంటి క్వషన్స్ అనేటి మనకి తెలిసి ఉంటే చాలా మట్టుకి పిల్లలు అడిగితే బెటర్ ఇంకా మనము చిన్నప్పుడు స్కూళ్ళల్లో వెళ్తాం మనం వండర్లా కానీ లేకపోతే ఫర్ రీసెంట్లీ మేము వెళ్ళిన టూ థౌజండ్ టూలో ఒక సిక్స్టీన్ ప్లేసెస్ పోచంపల్లి అలా ఫ్రెండ్స్ వెంబడి వెళ్ళినప్పుడు ఏంటంటే అటు జాయ్ ఉంటుంది ఇటు ఫుడ్ ఉంటుంది మేడం వాళ్ళు ఉంటారు వాళ్ళ వెంబడి ఫుడ్ తినడం ఫుడ్ తిన్నాక వాళ్ళతో ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం టీచర్స్తో మాట్లాడడం పేరెంట్స్ వెంబడి వెళ్ళినా కాని ఎలా పేరెంట్స్తో ఎలా మాట్లాడుతాం అనేది కూడా ఇంపార్టెంటే పేరెంట్స్ని చాలా మట్టుకి అది ఇప్పీ ఇది ఇప్పీ అనడం ట్రైన్ ట్రావెలింగ్ కాని ట్రైన్ ట్రావెలింగ్లో ఇప్పుడు మనం వెళ్తుంటే సమోసా తినడం అలా కొన్ని మూమెంట్స్ ఉంటాయి ఇంకా బస్సులో వెళ్ళేటప్పుడు పండుకోవడం ఇంకా చాలా మట్టుకి చిన్నప్పుడులో చాలా మంచి మంచి జ్ఞాపకాలు ఉంటాయి అవి స్వీట్ మెమోరీస్ లెక్క ఉంటాయి కాబట్టి మనం దాన్ని మర్చిపోలేము ఇంకో థింగ్ వచ్చేసి ఇంకా ట్రైన్ జర్నీ ఇంకా స్లీపర్ క్లాసెస్లో వెళ్ళడము డేస్ ఆఫ్ ట్రావెలింగ్ బోర్ కొట్టవచ్చు ఇంకా నా జర్నీ ఇలానా బట్ ఒక్కసారి డెస్టినేషన్కి రీచ్ అయ్యామంటే చాలా ఆనందకరంగా ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్ని మనం ఒక వర్డ్లో వర్ణించలేం అలాంటి ఎక్స్పీరియన్స్ చిన్నప్పుడు చాలామట్టుకి వస్తుంది మన ఫ్రెండ్స్ కూడా చాలామంది ఫ్రెండ్స్ వెంబడి వెళ్ళినప్పుడు అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెజ్ వెజ్ దేవుడి దగ్గరికి వెళ్తాం ఫర్ ఎగ్జాంపుల్ నరసింహస్వామి వీళ్ళంతా వెజ్ కదా అలాంటి దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు నాన్వెజ్ తిని వెళ్ళడం అది మామూలుగా చిన్న పిల్లలకి తెలియదు కదా నాన్వెజ్ తినవద్దు అది ఇది అని సో అలా తినిపోవడం ఇట్లా రియల్ టైం లైఫ్ ఎక్స్పీరియన్స్ అవ్వడంతో నేను చెప్తున్నా అలా అట్లా కొన్ని మూమెంట్స్ అనేవి చాలా మట్టుకి మంచిగా ఉంటాయి